నేను మా ఇంట్లో మా పిల్లలు కానీ మేము కానీ క్రికెట్ కానీ కబడ్డీ కానీ చూస్తూ ఉంటాము టీవీలో రాకుంటే ఆన్లైన్లో యూట్యూబ్లల్లో కానీ ఫోన్లలో పిల్లలు చూస్తారు మేము చూస్తాము క్రికెట్ చూస్తాము కబడ్డీ కబడ్డీ చూస్తాము